అమ్మాయిలు పెద్దయ్యాక ఇవి అన్ని సహజం ఇలాంటి చిన్న వాటికి భయపడి ఇంట్లో ఉంటే జీవితంలో పెద్దవాటిని ఎదుర్కోలేరు అని చెప్పి వీరికి సానిటరీ ప్యాడ్స్ అడ్వైజ్ చేసి స్కూల్కి వెళ్ళాలని ప్రేరేపిస్తాము